హలో డాక్టర్ గుడ్ ఈవెనింగ్ డాక్టర్ నా లెఫ్ట్ ఆర్మ్ ఇంజూరీ అయింది చాలా పెయిన్ వస్తుంది సార్ సివియర్గా పెయిన్ ఉంది వ్యాక్సిన్ టూ వీక్సు నార్మల్గా కింద పడ్డాను సార్ ఫాల్ డౌన్ అయ్యే సరికి

టూ వీక్స్ నుండి బాగా పెయిన్ వస్తుంది సార్ ఇక్కడ ఇట్లా మెడికేషన్ హోమ్ ఉన్నారు వాళ్ళవి ఏమైనా డయాగ్నోసిస్ చేయండి ట్రీట్మెంట్ చేయండి ఏం లేవు సార్ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాను అంతే ఇంకా ఏం లేవు సార్ ఏం ఏయిపీయలేదు సార్ రావడం

ఫీజు ఎంత సార్ అసల ఫీజు ఉంటుంది కదా ఫీజు ఎంత అవుతుంది సార్ అవును సార్ అక్కడేమైనా స్టే చెయ్యాల్సుంటుందా సార్ ఒక టూ త్రీ డేస్ స్టే చెయ్యాల్సుంటుందా ఫీజు ఎంతుంటుంది ఇవన్నీ డీటైల్స్ తెలుసుకోవాలి కద సార్ విజిట్ విసిట్ అవ్వగానే కాదు కదా మనీ కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా చెప్పండి సార్ అవును సార్ చాలా పెయిన్ ఉంది సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు బిజీగా ఉన్నారు సార్ టైమిం విజిటింగ్ టైమింగ్స్ అవునా సార్ అడ్మిట్ అవ్వాల్సుంటుందా సార్ ఫీ ఏమైనా తక్కువ కాన్సల్టేషన్ ఫీ అడ్మిన్ ఫీ ఏమైనా ఉంటుందా సార్ తక్కువ ఓకే సార్ పేరెంట్స్ ఉన్నారు మా పేరెంట్స్ అదే అడుగుతున్నారు సార్ అంటే ఫీజ్ ఎందుకు ఇట్లా విజిట్ అవ్వమనగానే వెళ్ళిపోతే ఫీజు ఎక్కువుంటుంది త్యాంక్ యూ